హలో అవును సార్ అవును సార్ అవును సార్ అవును సార్ ఓకే సార్ అవును సార్ ద్రాక్షారం వెళ్ళాలని చెప్పేసి అంటే కాకినాడ నుంచి ద్రాక్షారం వెళ్ళాలని అనుకుంటున్నాము సార్ మేము త్రీ డేస్ అయితే ట్రావెల్ చేయాలని అనుకుంటున్నాము అయితే ఫోర్ మెంబర్స్ వెళదామని అనుకుంటున్నాము సార్ త్రీ డేస్ కూడా మేము అప్ అండ్ డౌన్ చేద్దామని అనుకుంటున్నాము సార్ కాకినాడ నుంచి ద్రాక్షారం ద్రాక్షారం నుంచి కాకినాడ అండ్ మార్నింగ్ మేము వెళ్ళినప్పుడు ఫోర్ మెంబర్స్ వస్తాము సర్ అండ్ ఈవెనింగ్ ఐ మీన్ మార్నింగ్ వెళ్ళినప్పుడు రోజూ కూడా మార్నింగు ఫైవ్ మెంబర్స్ వస్తాము సర్ ఈవినింగ్ వచ్చినప్పుడు ఫోర్ మెంబర్స్ అయితే వస్తాము సార్ సర్ ఛార్జెస్ ఒకలానే ఉంటాయా లేదంటే చేంజ్ అవుతాయా అని చెప్పేసి అడిగాము సార్

అవును సార్ అవును సార్

ఒకే సార్ ఓకే సార్ మా పర్ హెడ్ ఎంత అవుతుంది సార్ ఓకె సార్ అంటే ఏమైనా తగ్గిస్తారా అని చెప్పేసి టు ఫిఫ్టీ పడుతుంది అన్నారు సో నార్మల్గా మనము బయటైనా వెళ్ళిపోతే మనము ఒక ఎయిటీ రూపీస్తో వెళ్ళిపోతున్నాము సార్ అలాంటిది పర్ హెడ్ టు ఫిఫ్టీ అంటే ఎక్కువైపోతుంది కద సార్ ఓ ఓకే సార్ అలా అయితే ఓకే సర్ ఓకే సార్ ఓకే సార్ థాంక్ యూ సో మచ్ సార్ అయితే మార్నింగ్ వచ్చిన పర్సన్ ఒకళ్ళు ఆఫ్టర్నూన్ డ్రాప్ అయిపోతారు కాబట్టి వాళ్ళకి ఆఫ్టర్నూన్ ఛార్జి ఉండదు కదా సర్ ఓకే సార్ థాంక్ యూ సార్ అయితే మేము ఒకసారి మీరు ఇదే నా వాట్సాప్ నెంబర్ సార్ ఈ నంబర్కి మీరు పంపిస్తున్న కారు ఇంకా పర్సన్ డీటెయిల్స్ పంపితే మేము చూసుకొని ఒకసారి మళ్ళీ మీ కాల్ చేస్తాము ఓకే సార్ థాంక్ యూ సార్